నాకు డ్రాయింగ్ అంటే ఆసక్తి లేదు అలాగే ఆసక్తి గల వారిని అయితే నేను మంచిగా ప్రోత్సహిస్తాను అలాగే ఆసక్తి ఉన్ననేర్చుకోవడానికి ఎన్నో చిట్కాలు అయితే చూపిస్తారు చాలామంది అయితే వేరే వారి దగ్గర నుండి నేర్చుకుంటూ ఉన్నప్పుడు కొన్ని టెక్నిక్ను నేర్చుకోవడానికి అనుసరించి ఆన్లైన్ మూలాలనైతే అంటే యూట్యూబ్ ద్వారా ఇలా ఎన్నో యాప్ల ద్వారా అయితే వాళ్ళు డ్రాయింగ్ అనేది ప్రాక్టీస్ చేసేవాళ్ళు